నేను వాక్యాలు సరళంగా ఉంచి స్పష్టంగా రాయడానికి ప్రయత్నిస్తాను సృజనాత్మక రచన గురించి కొంచెం చదివాను కానీ ఎక్కువగా అనుభవం నుంచే నేర్చుకున్నాను నన్ను ప్రభావితం చేసిన ఎవ్వరూ లేకపోయినా మంచి రచనాలు చదవడం నాకు ఉపయోగపడింది